నేను స్కూల్లో పెద్దగా డ్రాయింగ్ ఏమి నేను వేయలేదు నేను కొన్ని శ్రోతలను ఆధారంగా కళాశాలలకు సహాయపడే అనేక మంచి కాలేజీలలో మరియు కోర్సులు ఉన్నాయి కొన్ని ప్రసిద్ధ కళాశాలలలు ఏంటంటే స్కూల్ ఆఫ్ డ్రాయింగ్ పెయింటెడ్ అండ్ స్కల్ప్చర్

రక రకాల కళా కళలలో అధ్యయనం చేయడానికి అవకాశాలను అందిస్తాయి వీటిలో డ్రాయింగ్ పెయింటింగ్ శిల్పం ఫోటోగ్రఫీ మరియు డిజైన్ ఉన్నాయి నా ఆర్ట్ కెరీర్కు సంబంధించి నా లక్ష్యం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను నా కళతో ప్రేరేపించడం నేను నా కళను ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి ఉపయోగించాలనుకుంటున్నాను నా లక్ష్యాలను సాధించడానికి నేను కలలో నా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం కొనసాగించాలని కోరుకుంటున్నాను నేను ఇతర కళాకారుల నుండి నేర్చుకోవడానికి మరియు కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం కూడా కృషి చేస్తాను నేను కూడా నా కళను ప్రజతో పంచుకోవడానికి కృషి చేస్తాను నేను నా కళను ప్రదర్శనలు ప్రదర్శనలలో మరియు వివిధ కార్యక్రమాలతో ప్రదర్శించాలనుకుంటున్నాను నేను కూడా నా కళను ఆన్లైన్లో పంచుకోవాలనుకుంటున్నాను ఇతరులకు వారి కళను ప్రేరేపించడానికి నేను నా ఆర్ట్ కెరీర్లో విజయం సాధిస్తానని నేను నమ్ముతున్నాను నేను కష్టపడి పనిచేయడానికి మరియు నా లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తాను